నాకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది మా కుటుంబంలో సంగీతానికి మంచి ప్రాధ ప్రాధాన్యత ఉండేవి చిన్నప్పుడు మా అమ్మ నాన్న పాటలు వినిపించేవారు స్కూల్లో జరిగిన కార్యక్రమాల్లో పాటలు పాడడం ప్రారంభించాను నా ఉపాధ్యాయులు నా గాన తత్వాన్ని గుర్తించి ప్రోత్సహించారు సంగీతం నా అనుభవాలను వ్యక్తపరచడానికి గొప్ప మార్థంగా మారింది గొప్ప గాయకులను వినడం నన్ను మరింత ప్రేరేపించింది నేను పాటలు పాడినప్పుడు నాకు అపారమైన ఆనందం కలుగుతుంది సంగీతం నాకు మానసిక శాంతిని ఆత్మసంతృప్తినిస్తుంది అందుకే నేను పాటలపై మరింత ఆసక్తితో మెచ్చుకోవాలని కోరుకుంటున్నాను